హలో చెప్పండి అవునండి అవును కరెక్ట్ నెంబర్కే కాల్ చేసిర్రు చెప్పండి అవునా ఇప్పుడు మీరు ఎల్బినగర్లోనే కరెక్టే రోడ్ మీదనే ఉంటుంది అక్కడ ఎల్బినగర్ కొచ్చి మీరు కాల్ చేసినా నేను మిమ్మల్ని పిక్అప్ చేసుకుంటా నార్మల్ హెయిర్ కట్ వచ్చేసి అంటే అది హెయిర్ స్టైల్ని బట్టి ఉంటుంది నార్మల్ అయితేనేమో వన్ వన్ ఫిఫ్టీ ఉంటుంది బీర్డ్ షేవ్ బియర్డ్ అయితేనేమో గడ్డంకి ఇక మొత్తం ఒక గడ్డంకి సెవెంటీ రుపీస్ టూ ట్వంటీ చేస్తరు అదే మీరు మీరు చూజ్ చేసుకున్న హెయిర్ స్టైల్ని బట్టి దాన్ని బట్టి నేను డబ్బులు అనేది చెప్తా మీకు ఇక్కడ మెనూ అట్లుంటది మీరు ఒకసారి మా షాప్కు వచ్చినారు అనుకో మీకన్నీ క్లియర్గా అర్థం అయిపోతాయి అన్నీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది క్లియర్గా

అంటే మీరు డైరెక్ట్ రావచ్చు కదండి ఎంతసేపు దగ్గరనే కదా చైతన్యపురి పక్కపక్కలో ఉంటుంది మీరు ఎల్బినగర్కు వచ్చినారంటే మేము మిమ్మల్ని పిక్అప్ చేసుకుంటా అట్లా ఇంకొకటి ఏంటంటే బాబుకి సెవెంటీ రూపీసే సెవెంటీ ఉంటుంది పోతే మీరు సీజర్ పెట్టాలా ట్రిమ్మర్ పెట్టాలా లేకపోతే దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది మీ మీ సాటిస్ఫ్యాక్షన్ బట్టి ఉంటది మనీ ఓకే అండి థ్యాంక్ యూ